అవునండి చెప్పండి అవునండి అందులో ఉన్న ఎస్ ఐని మాట్లాడుతున్న చెప్పండి

అవును మేడమ్ ఇద్దరిని పట్టుకున్నాము ఆల్రెడీ

ఇంకా ఏమైనా ఉన్నాయా మేడమ్ బ్యాగ్లో

సరే అమ్మ అర్థం అయింది నాకు ఇద్దరిని పట్టుకున్నాం ఇద్దరిని సరే సరే అర్థమైందమ్మా నాకు ఇద్దరిని పట్టుకున్నాము మేము ఆల్రెడీ ఎంక్వయిరీ చేశాము వాళ్ళు కాదని తేలింది ఓకే ఓకే మేడమ్ అదే అదే ఇంకో ఇద్దరు సస్పెన్స్లో ఉన్నారు వాళ్ళను కూడా పట్టుకోని సరే సరే అమ్మ మీ సర్టిఫికెట్స్ మీకు ఇప్పిస్తాము కంపల్సరీగా పట్టుకోని ఓకే ఓకే అమ్మ మీ బాధ అర్ధమైందిలే అమ్మ సరే అమ్మ